మీరు తీసిన మీరు తీసిన ఫోటోలో మీకు బాగా నచ్చిన వా వాటిలో ఒక దానిని గురించి వివరించండి దాని వెనుక వెనుక ఉన్న కథ గురించి చెప్పండి నేను నాకు నచ్చిన ఫోటో మా ఫ్యామిలీ ఫోటో అది నాకు చాలా నచ్చింది దాని వెనుక ఉన్న కథ కూడా నేను షేర్ చేయాలని అనుకుంటున్నాను మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్యామిలీ ఫోటో ఫ్యామిలీ ఫోటో అంటే కుటుంబం ఫోటో అంటే నాకు చాలా బాగా నచ్చింది ఆ రోజు పండుగ ఉండే దసరా పండుగ రోజు మేము దిగిన ఫోటో అది అది మా ఫ్యామిలీ ఫోటో అది మా ఫస్ట్ ఫోటో అన్నమాట దాంట్లో నేను అంతా అందులో మాకు నచ్చిన అది ఒక ఫోటో ఫ్యామిలీ ఫోటో మాకు లేకుండే అప్పుడు మేము దసరా చిన్నప్పుడు అప్పుడు చిన్నప్పుడు దసరా రోజు మా ఫ్యామిలీ ఫోటో తీసుకుండే మా కుటుంబం సభ్యులు సభ్యురాళ్ళు అందరితో ఫోటో దిగుంది మేము ఆ రోజు మేము చాలా అంటే చాలా అందంగా ఆనందంగా ఇంక అందంగా ఉండే మరియు మేము అందరం ఫోటోలు దిగుతు ఉన్నాము మరియు మాకు నచ్చిన ఫోటో అది ఒకటి మా కుటుంబం ఫోటో ఎందుకంటే మా కుటుంబంలో ఉన్నంత ఉన్నంత వరకు నాకు చాలా బాగా నచ్చుతుంది మా కుటుంబంలో ఉన్న ఆనందం వేరుగా ఉంటుంది ఇంకా కుటుంబం ఫోటో అంటే ప్రతి ఒక్కరికి ఆనందం కలిగిస్తుంది అది మా ఫస్ట్ ఫోటో అది మా మొట్ట మొదటి ఫోటో కుటుంబం ఫోటో అందులో మాకు నాకు చాలా అంటే చాలా నచ్చింది ఆ రోజు ఆ రోజు దసరా దసరా పండగ రోజు ఆ రోజు దసరా పండుగ రోజు మేము దిగిన మొట్ట మొదటి ఫోటో అది అందులో ఉన్న అనుభవం వేరు మరియు చాలా అంటే చాలా చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగా నచ్చిన ఫోటో అది మీరు తీసు మీరు తీసిన మీరు తీసిన ఫోటోలో మీరు తీసిన ఫోటోలో మీకు బాగా నచ్చిన వాటిలో ఒక దాని గురించి వివరించండి దాని దాని వెనుక ఉన్న కథ గురించి చెప్పండి మా ఫో మా ఫోటోలు ఎక్కువ అంటే ఎక్కువ కుటుంబం ఫోటో అందరికి నచ్చుతుంది ఇంకా కుటుంబంలో ఉన్నంతవరకు ఇంకేమి లేదు కుటుంబం ఎవరు కొనలేకపోతారు అందుకు నాకు చాలా అంటే చాలా కుటుంబం ఫోటో నచ్చుతుంది అందులో ఉన్న ఆనందం వేరే వేరే ఉంటుంది కాబట్టి మరియు నాకు కుటుంబం అంటే కుటుంబం చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది కాబట్టి అందులో ఉన్న ఆనందం వేరే ఉంటుంది మరియు ప్రతి ఒక్కరికి కుటుంబం కదా కుటుంబం ఫోటో కదా మొట్ట మొదటి హ్యాపీ ఆనందం కలిగించేది అందులో అందరు చాలా అంటే చాలా అంటే చాలా అందులో దసరా పండగ రోజు మేము దిగిన ఫోటో అది మొట్ట మొదటి కాబట్టి అది ఎంత అంటే ఎంత స్పెషల్ ఫోటో అది మాకు మరియు ఉన్నంత ఆనందం ఇంక ఏడ కలిగించదు కుటుంబం ఫోటోలు మీరు తీసుకున్న ఫోటోలో మీకు బాగా నచ్చిన ఫోటో మా అక్కవాళ్ళ మా అక్క వాళ్ళతో దిగిన మొట్ట మొదటి ఫోటో అది మేము చిన్నప్పుడు ఎప్పుడు దిగలేని ఫోటో అది చిన్నప్పుడు దిగిన మొట్ట మొదటి ఫోటో మా అక్క వాళ్ళతో మా అక్క చాలా మంచిది ప్లస్ మా అక్కతో ఉన్న హ్యాపీనెస్ వేరే లెవల్ మా అక్కతో నేను ఎక్కువ శాతం దిగినాను మరియు మా అక్క బంగారం కాబట్టి మరియు మా అక్కతో ఎక్కువ మా అక్కతో దిగిన మా ఫ్యామిలీ ఫోటో ఇచ్చిన మొదటి ఆనందం రెండో ఆనందం ఏంటంటే మా అక్క వాళ్ళతో దిగడం అది అది నాకు చాలా బాగా నచ్చింది మరియు అదే నా మొదటి ఫోటో మొట్ట మొట్ట మొదటి ఫో ఆనందం కలిగించేది అయితే మా ఫ్యామిలీ ఫోటో కుటుంబం ఫోటో ఇంకొకటి మరొకటి ఆనందం కలిగించింది ఏంటంటే మా అక్క ఫో అది దివాళీ రోజు దిగిన ఫోటో అన్నమాట